మా ఊర్లలలో నీటి వనరులు ఉన్నాయి అవి చాలా సౌకర్యాలను అందిస్తాయి కానీ ఎండాకాలంలో ఒక నెల మాత్రమే మాకు నీటి వనరులు సౌకర్యంగా ఉండవు ఆ నెల మొత్తంలోనే మాకు నీళ్లు ఉండవు ఆ మిగతా సంవత్సరంలో మిగతా అన్ని నెలల్లోను మాకు నీటి వనరులు నీటి సౌకర్యం చాలా బాగుంటుంది కాబట్టి ఆ ఒక నెలలోనే మాకు నీటి సౌకర్యం ఉండదు బావుల్లోని ఇంట్లో కుళాయిలు వాటి నుంచి వచ్చే నీళ్ళని మేము ఉపయోగిస్తాము ఈ చుట్టూ పక్కల ఉండే నీటి వనరులు మాకు ఆ ఎండాకాలంలో అందుబాటులో ఉండవు మిగతా సంవత్సరం అంతయు ఆ నీటి బావులు మాకు అందుబాటులోనే ఉంటాయి ఆ నీటి వనరులే మేము ఉపయోగిస్తాము ఎండాకాలంలో తప్ప సంవత్సరం అంతా నీటి వానలు మాకు అందుబాటులోనే సౌకర్యాన్ని కలిగించి ఉంటాయి అంతేకాక ఈ ఎండాకాలంలో మాత్రమే నీటి వనరులు ఉండవు నీటి వనరులు మొత్తం ఎండిపోయి నీటి సౌకర్యం అప్పుడు ఉండదు మన చుట్టూ పక్కల ఉండే వీటిలో నుంచే మనం అన్ని నీళ్ళకు సంబంధించినవి అన్నీ మేము అక్కడి నుంచే తెచ్చుకొని వాడుకుంటాము ఆ నీటి వనరులు మాత్రం ఒక నెల మాత్రమే నీటి వనరులు మొత్తం ఎండిపోయి అలా ఉంటాయి ఆ టైంలోనే మాకు నీళ్లు అనేవి నీటి వనరుల నుంచి రావు లేదా సంవత్సరం అంతా నీటి వనరులు మాకు చాలా బాగుంటాయి నీరు ఎప్పుడు నిత్యం మంచిగా ఉండి మంచి నీళ్లు మాకు అందిస్తూ ఉంటుంది నీటి వానలు చుట్టూ పక్కన ఉండే నీటి వనరులు బట్టి ఈ పంటపొలాలకు చేళ్లకు అన్ని వాటికి కూడా నీటి వనరులు నుంచే మేము ఆ నీళ్ల సౌకర్యాన్ని వాటికి అందిస్తాము దాని వల్ల ఈ పంట పొలాలు కట మాకు మంచిగానే ఉంటాయి ఆ నీటి వనరులు వల్లే ఇవన్నీ సౌకర్యాలు మాకు మంచిగానే ఉంటున్నాయి సంవత్సరం అంతయు అన్ని నెలల్లోను మాకు నీటి వానలు సౌకర్యంగానే ఉంటాయి ఆ ఒక నెల బారిన మాత్రమున మాకు నీటి వనరులు నీళ్లు ఉండవు మిగతా సమయం అంతయు మాకు నీళ్లు మంచిగానే ఉంటాయి అన్ని అందుబాటులోనే ఉంటాయి నీటి వనరుల్లో ఉండే మంచి నీళ్లు మాకు అన్ని సౌకర్యాలు అందిస్తూ ఆ నీటి వానలు ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది ఆ ఎండాకాలంలో వచ్చే ఒక నెలలో తప్ప మిగతా సమయంలో మాకు అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ఆ ఒక నెల తప్పితే మిగతా సమయం అంతయు నీటి వనరులు ద్వారా మాకు వచ్చే నీటి సౌకర్యం గట్ట ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది